రీసెంట్గా నేను మీషోలో బ్రాస్లైట్ ఆర్డర్ పెట్టాను అది వచ్చేసి చాలా బాగుంది దాని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ తక్కువ ధరనే కదా ఎలా ఉంటదో ఏమో అనుకొని పెట్టాను బట్ క్వాలిటీ వైస్ మాత్రం చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీతో వచ్చింది బ్రాస్లైట్ మాత్రం ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ అయినా కూడా అది మనకు చూడటానికి తౌసండ్ రుపీస్ టూ తౌసండ్ రుపీస్ బ్రాస్లైట్ లెక్క ఉంది మనము పెట్టుకున్న కూడా చాలా బాగా లుక్ వస్తుంది దాన్ని చూస్తే అసలు త్రీ హండ్రెడ్ రూపిస్ బ్రాస్లైట్ అని ఎవరూ చెప్పరు అనరు కూడా అంత మంచిగా ఉన్నది చాలా చాలా బాగుంది నేను అంత బాగా అంత మంచి క్వాలిటీతో అంత మంచి డిజైనింగ్తో ఆ ఫినిషింగ్ తోటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని కన్నా చాలా చాలా బాగా వచ్చింది నాకు చాలా బాగా కూడా నచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ కదా అని అనుకున్నాను కానీ అది చాలా బాగుంది మనము తౌ తౌసండ్ రుపీస్ టూ తౌసండ్ రుపిస్ వర్త్ లాగా ఉన్నది డిజైనింగ్ కానీ నివ్వండి ఫినిషింగ్ కాని నీవ్వండి చాలా బాగా ఉంది నేను ఆర్డర్ చేసి కూడా ఆర్డర్ చేశాక కూడా ఒక త్రీ ఫోర్ డేస్లోనే నాకు అది డెలివరీ చేసేశారు బ్రాస్లైట్ మాత్రం చాలా బాగా ఉంది